మేము మా చుట్టాలు కాని స్నేహితులు కాని కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడుకుంటాము వాళ్ళతోనే ఎన్నో కబుర్లు చెప్పుకుంటాము ఎప్పుడుకూ లేని అన్నీ ఆటలు ఆడుకుంటాము ఎంతో బాగా మంచిగా మాట్లాడుకుంటాము ఇంకా కలిసి భోజనం చేయడము వివిధ రకాల సినిమాల గురించి మాట్లాడుతాము వివిధ రకాల చదువు గురించి కూడా మాట్లాడుకుంటాము చిన్నపిల్లలము అందరము అయితే బాగా బయట కూర్చోని మంచిగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అమ్మ వాళ్ళ గురించి అందరి గురించి బాగా మాట్లాడుకుంటాము ఇంకా మా స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మా చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ బాగా మాట్లాడుకుంటాము మేమందరము కూడా కలిసిమెలిసి బయటకు వెళ్ళడము కలిసి భోజనం చేయడము కలిసి ఆటలు ఆడుకోవడము ఇవన్నీ జరుపుకుంటాము ఇంకా వీలు అయితే ఏదైనా షికారుకు వెళ్ళి బాగా ఆనందంగా ఉంటాము ఆ కొద్ది రోజుల్లో జరిగేవన్నీ కూడా మేము కలిసినప్పుడు చెప్పుకుంటాము ఇంకా ఇంట్లో ఏమైనా పండగలు వచ్చినప్పుడు మా చుట్టాల ఇంటికి వెళ్ళి బాగా ఆటలు ఆడుకుంటాము ఇలాంటి విషయాలు జరుపుకుంటాము ఇంకా

ఇంట్లో జరుగుతున్న విషయాలు అన్నీ కూడా ఒకటే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాము అన్నింటిలోనూ కబుర్లు చెప్పుకోవడం చాలా బాగుంటుంది ఇంకా స్నేహితులను కలిసినప్పుడు మా అందరి మిత్రుల గురించి కూడా మేము మాట్లాడుకుంటాము మా చిన్నప్పటి మిత్రులయితే మా పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల గురించి కూడా మేము ఎన్నోసార్లు మాట్లాడుకుంటాము ఇంకా మేము పై చదువులు చదువుకోవడానికి అలాంటివి ఏమేమి చేయాలో కూడా మేము అందరము కూడా ముందే కూర్చోని అందరమూ ఒక దగ్గర కలిసినప్పుడు మాట్లాడుకుంటాము ఇక్కడ స్నేహితులను కలిసి మాట్లాడడం ఎంతో ఆనందకరంగా ఉంటుంది ఆటలు ఆడడం బయటికి వెళ్ళి భోజనం చేయడం చాలా బాగుంటుంది